నమస్తే సార్ చెప్పండి సార్ ఏమి కావాలి ఏం సార్ రైస్ అండి ఇది ఓన్లీ బుక్ స్టోర్ అంతే అండి

మా దగ్గర అండి మీకు ఇప్పుడు ఎల్కేజీ నుంచి మాకు డిగ్రీ దాకా కూడా ఉంటాయండి మెటీరియల్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అన్నీ దొరుకుతాయి అండి మీకు నోట్బుక్స్ మీకు తక్కువలో కావాలంటే కొంచెం తక్కువ రకం అవి ఉంటాయండి మంచిది కావాలంటే మంచి రకం అవి కూడా ఉంటాయండి

ఏంటండి ఉన్నాయండి పెద్దవి ఉంది చిన్నవి ఉన్నయి అంటే పొడుగువా పొట్టివా అవునండి అవి ఎలా ఉండాలి అనంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉంది తక్కువ రకంలో కావాలా ఎక్కువ కావాలా ఓకే అండి ఈ ఎన్ని పేజీలు ఉండాలంటే బుక్కు ఎన్ని పేజీలు పుస్తకాలు అండి పెద్దవి రెండు వందలు పేజీలు అండి మొత్తం రెండు అంతే అండి ఎన్ని అండి మీకు పుస్తకం వచ్చి పెద్దవి వచ్చి అరవై రూపాయలు పడుతుంది అండి మీకు ఇంతకన్నా ఇంకా బాగా బాగా ప్యూర్ వైట్ కావాలంటే అది కూడా ఉన్నాదండి అది డెబ్బై ఐదు రూపాయలు పదుతుందండి సరే అండి ఎన్ని ఇవ్వమంటారు అండి లాంగ్ పొడుగువి ఎన్ని అండి ఆయ్ అవి చిన్నవి అండి ఇవి ఏ రకం ఇవ్వమంటారు అండి ఇవి ఏ రకం ఇవ్వాలి చిన్నవి కొంచెం తక్కువ రకం ఇవ్వమంటారా ఏంటండి ఉన్నాయండి సరే అండి ఇంకేమన్న కావాలండి మీకు ఏ టెక్స్ట్ బుక్ కావాలండి అన్నీ సబ్జెక్టుస్ లేదంటే అన్నీ సబ్జెక్టులు ఉన్నాయండి అంటే ప్రస్తుతానికి తెలుగు సాంస్క్రిట్ లేదండి అది రావాలి అంటే ఉన్నాయి అయిపోయినాయి మళ్ళీ రావాలి మిగతావి ఇమ్మంటే ఇస్తానండి అదే రేపు రేపు లేదు ఎల్లుండి ఎల్లుండి వస్తాయండి ఎల్లుండి పొద్దున పొద్దున కల్లా వస్తాయండి సరే అండి అండి ప్రస్తుతానికి ఇవి ఇచ్చేమంటారా అండి

సరే అండి అంతే కదండి సరే అండి